నేను రీసెంట్గా ఒక డెలివరీ ఆర్డర్ చేసాను మీషోలో నాకు నచ్చిన ఒక స్వాన్ చైన్స్ మా ఫ్రెండ్స్కి నాకు అని చెప్పేసి ఆర్డర్ పెట్టాను అయితే మేము హాస్టల్లో ఉంటాం ఇక్కడ చైతన్యపురిలో అని చెప్పేసి ఆర్డర్ ఇక్కడనే అడ్రస్ ఇక్కడనే పెట్టారు అన్నమాట అయితే ఇక్కడికే వస్తుంది అని చెప్పి చెప్పి ఇక్కడికి పెట్టా కానీ మాకు నేను ఆర్డర్ చేసి అడ్రస్ మొత్తం పెట్టేసిన తర్వాతకి హాలిడేస్ హాలిడేస్ ఇచ్చారు కాలేజ్ నుండి అయితే అప్పుడు ఇంకా మేము అందరం ఇంటికెళ్ళి పోయినం అడ్రస్ చేంజ్ చేయాలి డెలివరీ డెలివరీ అతనేమో ఇక్కడికి వచ్చేసాడు ఇంకా అడ్రస్ చేంజ్ చేయాలి అని చెప్పేసి మళ్ళీ ఆర్డర్ని రిటర్న్ పంపించేశాను నేనేమో ప్రెసెంట్గా మాది ప్రాపర్ వచ్చేసి జడ్చర్ల అక్కడ ఉండడం వల్ల నా ఆర్డర్ అనేది క్యాన్సిల్ చేశాను తర్వాత కొద్ది రోజులైనా తర్వాత మళ్ళీ ఒక టూ త్రీ డేస్ అయిన తర్వాత మళ్ళీ ఆర్డర్ అడ్రస్ డెలివరీ అడ్రస్ వచ్చేసి మా సైడ్ పెట్టుకున్నాను పెట్టుకొని అక్కడికి నా ఆర్డర్ వచ్చేలాగా చేశాను ఇంకా ఆర్డర్ వచ్చిన తర్వాతకి అక్కడ ఫోన్ నెంబర్ ఇంకా మా ఇంటి అడ్రస్ ఇంటి నెంబర్ అన్ని సరిగ్గా పెట్టాను మంచి మంచి జువెలరీ ఇంకా కొన్ని డ్రెస్సెస్ అన్నీ నేను ఒక దగ్గర ఉన్నప్పుడు అడ్రస్ ఒక్క దగ్గరికి రావడం అందుకోసం అనే నేను అప్పుడప్పుడు చూసుకుని ఆ డెలివరీ యొక్క చిరునామాలను చూస్తూ ఉంటాను ఇంకా ఏదన్నా ఆర్డర్ చెయ్యాలి అంటే ఎక్కడ ఎక్కడైతే ఉంటానో ఎక్కువగా అక్కడికే నేను ఆర్డర్ పెట్టుకుంటాను ఎక్కువగా నేను ఇంటి దగ్గర ఉంటా కాబట్టి ఇంటి దగ్గరికే నా యొక్క చిరునామా పెట్టి నా ఆర్డర్ని అక్కడికే అక్కడనే తీసుకుంటాను